మా అబ్బాయికంట అండి రేపు పొద్దున్న స్కూల్లో ప్రాజెక్ట్ వర్క్ ఉందంట అండి దానికి కావా కావలసినవి షాప్లో ఉన్నాయేమో అని వచ్చామండి ఛార్ట్స్ అండి స్కేల్స్ అండి ఛార్ట్సు చార్ట్ అండి స్కెచ్ పెన్నులు అలాగే అండి మా అబ్బాయికి నోట్ బుక్స్ అయిపోయాయిటండి నోట్ బుక్సో నాలుగు ఇవ్వండి పెన్సిల్ బాక్స్ ఒకటి ఇవ్వండి అవునండి ఒకటే ఒకటేమో రెండేమో డబల్ రూల్డ్ ఇవ్వండి రెండేమో సింగల్ రూల్ ఇవ్వండి ఒకటేమో వైట్ పేజెస్ది ఇవ్వండి ఒకటేమో పెన్సిల్ బాక్స్ ఇవ్వండి రెండేమో అప్సర ఒకటి ఇచ్చేయండి బాక్సు రెండు ఏరే ఎరేజర్ బాక్సొకటండి కలర్ పెన్సిల్స్ ఒకటి స్కేల్ అండి లేదంటే పెన్సిల్స్ ఉంటాయి కదండీ అవి ఇవ్వండి దానితో పాటు రె ఛార్ట్స్ ఇవ్వండి నాలుగు ఇవ్వండి చార్ట్సు లేదండి రెండమో ఒక కలరివ్వండి ఒకటేమో వేరే కలరివ్వండి అవి అన్నింటికీ కలిపి ఓ అదండి బుక్కులకేసే అట్టలు రె ఒకటి ఇవ్వండి మొన్నే వేసామండి కానది మొత్తం తీసేసాడండి అదొకటి అదొకటి ఇవ్వండి ఇంకోకటి పిన్నులు పిన్నుల బాక్సు ఒకటివ్వండి అన్నీ కలిపి ఒకసారి ఆ ఉందండి అది వద్దులేండి అన్ని ఎంత అయ్యాయో ఒకసారి చెప్పండి కలర్ పెన్సిల్ నాలుగు యాభై తీసుకోండి ఎప్పుడూ వస్తూనే ఉంటాం కదండీ మీ షాప్కి అలాగే అలాగే అండి చెప్తానండి ఈ సారి